నేను వంట చేయడం అనేది టెన్త్ క్లాస్లో స్టార్ట్ చేశాను సో టెన్త్ క్లాస్లో నా ఫస్ట్ వంట అనేది చికెన్ అప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసే దాన్ని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ విధంగా చేయాలి అనే దాన్ని సో అలా చేస్తు ఉండే దాన్ని ఫస్ట్ మనం చికెన్ అయితే ఎలా చేస్తాము అలా చేశాను సో భయపడుతు చేశాను వన్ డేనా లేదా టూ కేజీస్ ఏమో వండాను నాకు ఎగ్జాక్ట్గా అయితే అంతే గుర్తుంది కానీ బాగా వచ్చింది చికెన్ నా చాలా టెన్షన్ పడుతు చేశాను చాలా టెన్షన్ పడుతు చేసినప్పటికి కూడా అది చాలా బాగా వచ్చింది టెన్షన్ చాలా బాగా వచ్చింది చికెన్ ఒక్కొక్క తొలి అనుభవం తొలి అనుభవం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాకపోతే నేను వంట విషయంలో అయితే సక్సెస్యే అయినాను అప్పుడు సక్సెస్ అయినప్పటికి కూడా ఇప్పటికి బాగా చేశాను చికెన్ అప్పుడు ఏంటంటే మామూలుగా రెండు కేజీలు చికెన్ ఉంటే దాన్ని మంచిగా వాష్ చేసి ఆయిల్ పోసి అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి పసుపు వేసి చికెన్ వేసి ప్రెషర్ కుక్కర్లో వండాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేసరికి మంచిగా గ్రేవీగా వుండింది తర్వాత చికెన్కి సరిపడే బాగార రైస్ వేసి చేశాను ఫస్టే ఫస్ట్ అటెంప్ట్లో అయినా కానీ బాగా వచ్చింది బాగా వచ్చింది చికెన్ అనేది వంట ఆ చికెన్ అనేది చాలా బాగా వచ్చింది నా తొలి అనుభవం అనేది అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది చికెన్ చేశాను చాలా బాగా వచ్చింది అంటే ఎలా అంటే లాస్ట్ మూమెంట్లో చికెన్ అయిన తర్వాత కొంచెం గ్యాస్ లీకేజ్ ఇలాంటి అది అనిపించింది